స్థానిక న్యూస్పేపర్ నేను రోజు రోజు కూడా చదువుతాను కాని ఇక్కడ కొత్తగా ఏ ఆవిష్కరణల గురించి మాకు ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం మాకు అందలేదు అయితే ఆవిష్కరణలు గత కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి అవన్నీ కూడా మా స్థానిక న్యూస్పేపర్ వారు మాకు తెలియ చెప్తూనే ఉన్నారు మా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా జరిగిన ఆవిష్కరణ అనేది పెద్దగా తెలియక తెలియచేయకపోవడం వల్ల నాకు కూడా అది సరిగ్గా అర్థం కావటం లేదు